మా ఊళ్ళో నాకు ఇష్టమైన ప్లేస్ అంటే మా మంచినీళ్ళ చెరువు పొలాలు చెరువుగట్టు ప్రతిరో సాయం ప్రతిరోజు సాయంత్రం చిన్నప్పుడు చెరువుకి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళే వాళ్ళం వెళ్ళి ఆ చెరువు పక్కన ఉన్న చేలలో ఆడుకునే వాళ్ళం ఆ చేలలో వరి కోతలు అయిపోయిన తర్వాత పిల్లి పెసర మినుములు కందులు పండించే వారు ఆ పొలాలలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట మా తమ్ముడు నేను కలిసి ఎప్పుడు మంచి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళినా చాలాసేపు ఇంకా ఆ చెరువుగట్టు నుంచి పొలంలోకి పొలం నుంచి చెరువుగట్టుకు తిరుగుతు ఉండే వాళ్ళం అలాగే మేము చదువుకున్న స్కూల్ మా బడి అంటే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే చిన్నప్పుడు బడి స్నేహితులు అందరం కలిసి ఆడుకోవడం ఆటలు పాటలు బాగుంటాయి కాబట్టి మా ఊరు మా బడి మా చెరువుగట్టు చాలా ఇష్టం అన్నమాట పంట పొలాల మధ్యలో వేసవికాలం సెలవులలో ఆడుకుంటు అందరం సరదాగా తిరిగేవాళ్ళం మినుములు పెసలు ఈ పండుతు ఉంటే ఆ మొక్కలకి చిన్న చిన్న మొక్కలు తెంపేసి ఆడుకునే వాళ్ళం అవి కాయలు కాస్తే పచ్చి కాయలు తీసుకుని తినటం అలా చేసేవారం అన్నమాట అందుకే చిన్నప్పటి నుంచి మా ఊరు అంటే చాలా ఇష్టం మా ఊరి చెరువు గట్టు అంటే చాలా చాలా ఇష్టం అలాగే పొలాలు అంటే మాత్రం ఇప్పుడు పొలాలు లేవు అన్నీ చేపల చెరువులు అయిపోయినాయి అందుకే చిన్నప్పుడు రోజులు సొంతూరులో మా పొలాలు చెరువుగట్టు అంటే మర్చిపోలేము అన్నమాట చాలా చాలా అంటే ఇష్టం చాలా ఇష్టమైన ప్రదేశం ఏంటంటే మా ఊరు మా పల్లె అందులో ఇష్టపడేది ఏంటంటే బడి చెరువుగట్టు పొలాలు ఇవి చాలా ఇష్టమైనవి అన్నమాట ఎప్పుడు గుర్తు వచ్చినా అవి చాలా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకా ఎప్పటికి మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి తరచుగా గుర్తు వస్తు ఉంటాయి అన్నమాట ఎప్పుడు సొంతూరుకి వెళ్ళాలా వెళ్ళినా వాటిని తప్పకుండా చూడటానికి వెళ్తాం ఇప్పుడు అంటే చెరువు ఒక్కటే ఉంది పొలాలు లేవు అన్ని చేపల చెరువులు అయిపోయినాయి కాబట్టి అప్పుడివి అన్నీ జ్ఞాపకం చేసుకుంటాం సొంతూరు అంటే చాలా ఇష్టం అన్నమాట